కూరగాయలు కావాలి అండి మాకు వచ్చేసి మేము ఇంట్లో పెళ్ళి పెట్టుకున్నాము కాబట్టి ఎక్కువ కూరగాయలు కావాలి అన్ని రకం అన్ని రకాలు ఉంటాయా అయితే మీ మీ దగ్గర వచ్చి రసాయనాలతో పెం పెంచినవా లేక మామూలుగా వాడినవా నాణ్యంగా ఉంటాయా అలా అయితే ఒకసారి రేట్లు చెప్పండి టమోటా రేట్లు ఎంత అండి అలా అలాగే బంగాళదుంపలు అయితే మాకు ఒక టమోటాలు ఒక పది కేజీలు కావాలి అలాగే బంగాళదుంపలు ఒక ఐదు కేజీలు

ఇంకా వ వంకాయలు మూడు కేజీలు అంటే వంకాయలు ఎక్కువ వాడరు ఖాళీ చిన్న పదార్థం చేయడానికి ఇంకా మున ఇంకా మునక్కాయలు కట్టలో ఎనిమిది ఉంటాయా అలా అయితే ఒక పది కట్టలు

ఆకుకూరలో పాలకూర కావాలి అలా అలా అయితే పాలకూర తోటకూర రెండూ వేసేయండి ఇక అంతే వద్దండి అవన్నీ మా తోటల్లో ఉన్నాయి కాబట్టి సరే అండి థ్యాంక్ యూ